ఇండియన్ గ్యాసేనా అండి నా పేరు చుండూరు యామిని నేను గ్యాస్ బుక్ చేసి చాలా డేస్ అయ్యిందండి అది గ్యాస్ బుకింగ్ నెంబర్ వచ్చి ఫైవ్ సెవన్ ఫైవ్ డబుల్ ఫోర్ ఫైవ్ నేను నాలుగు రోజులు క్రితం బుక్ చేశానండి ఓకే కానీ నాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం కూడా తెలియదు

డెలివరీ ఎప్పుడు వచ్చేది అనేది మెస్సేజ్ కూడా రాలేదు దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉందండి ఇన్ని రోజులు ఆలస్యం చెయ్యడం అనేది కూడా కరెక్ట్ కాదు వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే మేము కాల్ చేసే వాళ్ళం కాదు ఎందువల్ల ఆలస్యం అయ్యిందండి ఓకే కొంచెం త్వరగా వచ్చేటట్లు చూడండి ఎందుకు అంటే కొంచెం నాకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా కూడా చూసి ఇప్పటికి అయితే కొంచెం త్వరగా డెలివరీ వచ్చేటట్టు చూడండి ఎందుకంటే మేము ఆన్లైన్ పేమెంట్ కూడా చేశాము కానీ బట్ ఇంకా మాకు రాకపోవడం అనేది ఇబ్బందే ఎట్ల అయిన కానీ కొంచెం ఎలా అయిన త్వరగా వచ్చేటట్టు చూడండి ఇంక ఒకటి ఇట్ల లేట్ చెయ్యడం వల్ల ఇంకోసారి బుక్ చెయ్యాలన్నగాని మాకు ఇబ్బందే వేరే దానికి మారాలన్న ఆలోచన కూడా వస్తుంది మాకు ఓకే అండి సరే ఓకే అండి థ్యాంక్ యూ